డ్రైవర్ అన్నా ఈ రోజు మనము ఇప్పుడు మన యొక్క గమ్యస్ధానానికి వెళ్ళడానికి ఇంకా ఎంత సమయం పడుతుందో నాకు దయచేసి చెప్తారా మనము రోడ్ నిర్మాణం నడుస్తున్నందు వలన కొత్త దారిలో వెళుతున్నాం వలన నాకు ఈ యొక్క దారిలో మనం వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు కనుక మీరు దయచేసి చెప్పండి దానిని బట్టి నేను అంచనా వేసుకుంటాను